నేను ఈ మధ్యన ఒక ఆన్లైన్లో ఒక ఫేస్ క్రీమ్ ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టాను అది చాలామంది వాడి దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అది నేను చూసి చాలా మంది వాడి దాని వల్ల చాలా ప్రయోజనాలు పొందారని తెలిసి నేను ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అది రెండు రోజుల క్రితమే నాకు ఆర్డర్ వచ్చింది అది నేను యూస్ చేసినప్పుడు ఒకరోజులోనే నా ముఖం పై ఉన్న బ్ల్యాక్ స్పాట్స్ నల్ల మచ్చలు నల్ల మచ్చలు అలానే చిన్న చిన్న పింపుల్స్ చిన్న చిన్న పొక్కులు అన్నీ కూడా నాకు వాడిన రెండు రోజుల్లోనే చాలా మంచి ఫలితం కనిపించింది మఖం కూడా ఇతివరకటికన్నా ఇప్పుడు మంచి ప్రకాశవంతంగా ఉంది ఇది రెండు రోజుల్లోనే ఇంత మంచిగా ఉందంటే ఇంకా ముందు ముందుగా చాలా ప్రయోజనాలున్నాయని నాకనిపిస్తుంది ఈ ప్రోడక్టు నాకు ఈ పేస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది దీనిని వాడడం వల్ల నేను చాలా ప్రయోజనాలు పొందాను ఒకసారి మీరు కూడా దీన్ని వాడి చూడండి ఇది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు స్వయంగా నా మొహం చూసి ఈ పేస్క్రీమ్ని వాడడం మొదలు పెట్టండి దీనివల్ల చాలా నాకు నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ప్రయోజనాలున్నాయి ఇంతకుముందు నాకళ్ళ కింద నల్ల మచ్చలు ముఖం మీద చిన్న చిన్న పొక్కులు ఉండేవి అలాగే ఇక్కడ మూతి పైన నల్లగా ఉండేవి అది కూడా పోయింది అలాగే నాకు చిన్న చిన్నవి ముడతల్లా ఉండేవి అవి కూడా చాలా బాగా తగ్గాయి నాకిఫేస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది ఇం ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసుకున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను